నాకు ఉత్తరాది దక్షిణాది కాంటినెంటల్ వంటకాలు అన్నీ ఇష్టం ప్రతీ రకమైన వంటకాలు దానిదైన ప్రత్యేకమైన రుచి మరియు ఆకర్షణను కలిగి ఉంటాయి ఉత్తరాది వంటకాలు సాధారణంగా మసాలా రుచులతో నిండి ఉంటాయి నాకు లాహోర్ బిరియానీ చికెన్ పంజాబీ పొంగలి వంటి వంటకాలు చాలా ఇష్టం దక్షణాది వంటకాలు సాధారణంగా తేలికపాటి మరియు ఆరోగ్యకరమైనవి నాకు ఇడ్లీ దోసె వడ మసాలా పావు వంటి వంటకాలు చాలా ఇష్టం కాంటినెంటల్ వంటకాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ సంస్కృతుల నుండి ప్రభావితమై ఉంటాయి నాకు ఐస్ క్రీమ్ పెస్ట్రీలు పాస్తా వంటి వంటకాలు చాలా ఇష్టం నాకు ఏ రకమైన వంటకాలు ఎక్కువగా ఇష్టం అనేది నా రుచి మరియు ఆకలిపై ఆధారపడి ఉంటుంది కొన్ని రోజులు నాకు మసాలా రుచులు ఇష్టమయితే మరి కొన్ని రోజులు తేలిక పాటి రుచులు ఇష్టమవుతాయి మీరు ఏ రకమైన వంటకాలు ఇష్టపడుతారో చెప్పండి మీకోసం కొన్ని రుచికరమైన వంటకాలను నేను తయారు చేస్తాను